చెప్పు హెయిర్ స్టయిల్ గురించి మెస్సైజ్ అంటే ఒక అందరు చేయించుకుంటారు కాబట్టి ఒక ఫిఫ్ వన్ ఫిఫ్టీ లో సైజు టూ హండ్రెడ్ బస్కట్ బస్కట్ హండ్రెడ్ రూపీస్ చాల్లే ఫంక్ ఎక్కువ హై కాబట్టి ఒక త్రీ హండ్రెడ్ ముందే టూ ఫిఫ్టీ అంటే వాళ్ళు ఇప్పుడు బావుంటుంది అన్నమాట ఎక్కువ రేట్ కాకుండా మినిమమ్ ఇంత ఉంటే చాలు హెయిర్ స్టయిల్కి కాబట్టి మినిమమ్ ఇంత ఉంటే చాలు ఒకవేళ దీనికిలో దీన్ని పెంచ వచ్చు ఫంక్కి ఇంకా గానీ పెంచ వచ్చు మనం ఎంత అనుకున్నాం సరిపోతుందా త్రీ హండ్రెడు సరిపోతుందా లో ప్రైజే సరిపోతాదంటావ్ ఫంక్కి లో ప్రైడా హండ్రెడ్లోనా హండ్రడ్ అయితే సరిపోతుందంటావు సరే అన్నా సరిపోతుంది